నేను మొక్కలు ఆరోగ్యంగా బాగా పెరగడానికి లేదా ఆరోగ్యంగా ఉండడానికి మా నేను ఇప్పుడు ఎక్కడైతే మొక్కలు తెచ్చుకుంటానో ఆ నర్సరీ దగ్గర ఉండే నర్సరీ పెంచే మొక్కలను పెంచే మొక్కలను పెంచే వాళ్ళని సలహా అడుగుతాను ఎందుకు అన్నట్లయితే వాళ్ళదగ్గర రకరకాల మొక్కలు ఉంటుంది ఆ మొక్కలను వాళ్ళు ఎంతగానో జాగ్రత్తగా చూసుకొని ఎవరికైతే కావాలో వినియోగదారులుకి మొక్కలిని విక్రయిస్తారు కాబట్టి వాళ్లకి మొక్కలిని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో తెలుస్తుంది కాబట్టి నేను మొక్కలు ఆరోగ్యంగా ఉండడానికి వాళ్ళని సలహాలడుగుతాను నర్సరీలో ఉండే వాళ్లకి ఎటువంటి మొక్కని ఎలా చూసుకోవాలో బాగా తెలుస్తుంది కాబట్టి ఎంత మోతాదులో నీళ్లు పోయాలి లేదా ఎంత మోతాదులో ఎండ తగలాలి అనే విషయాల గురించి కూడా వాళ్లకి చక్కగా తెలుసు ఉం తెలిసి ఉంటుంది కాబట్టి నేను వారిని సలహాలడుగుతాను వాళ్ళని అడగడం ద్వారా నాకు ఎంత మోతాదులో నీళ్లనేది పోయాలి అలాంటివి బాగా తెలుస్తుంది కాబట్టి ఎంతగానో బాగుంటుంది కాబట్టి మొక్కలు ఆరోగ్యంగా ఉండటానికి నేను నర్సరీలో ఉండేవాళ్ళని ఎంతమాత్రం ఉంటుంది అని జాగ్రత్తగా అడిగి తెలుసుకుంటాను అలా తెలుసుకొని వాటిని పాటించడం ద్వారా నేను పెంచుకొనే మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయని నేననుకుంటున్నాను ఇప్పటి వరకు నేను పెంచిన ప్రతి మొక్క వా ప్రతి మొక్కకిని ఎలా చూసుకోవాలి అని నేను వాళ్ళని సలహాలు అడగడం ద్వారానే ఆ మొక్కలిని తెలుసుకొని పెంచుకొని ఆరోగ్యంగా పెంచుకుంటున్నాను కాబట్టి ఎటువంటి ఎటువంటి నాకు ఎలా చేయాలో తెలియని సమయంలో నేను వారిని మాత్రమే వి వివరణ కోరుతాను ఎలా మొక్కలు పెంచాలి ఎ ఎటువంటి మొక్కని ఇంట్లో పెంచే మొక్కలు ఎలా ఉంటుంది అలాగే బయట మొక్కల్ని ఎలా చూసుకోవాలి ఎంత మొత్తంలో వా నీరనేది ఇవ్వాలి అని నేను వాళ్ళ ద్వారానే తెలుసుకుంటాను